ఒకటి రెండు మూడు హ్యాష్కి డైల్ చేస్తాను డైల్ చేసినప్పుడు అది నా యొక్క ఖాతాలో ఉన్న బ్యాలన్స్ని చూపిస్తుంది అక్కడ నా మొబైల్ నెంబర్ను కూడా నాకు అందిస్తుంది నా యొక్క మొబైల్ నంబరు తొమ్మిది ఒకటి ఆరు మూడు ఐదు ఎనిమిది ఆరు ఆరు ఆరు తొమ్మిది అక్కడ నాకు వచ్చిన బ్యాలెన్స్ను నాకు సరిపోతుందా లేదా నేను చెక్ చేసుకుని ఆ తరువాత నేను కాల్ చెయ్యడానికి ప్రయత్నిస్తాను ఒకవేళ నాకు సరిపోకపోయిన ఎడల నేను రీఛార్జ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను